నా సేకరణకు సంబంధించి నాకు మరపురాని ఎన్నో సంఘటనలు ఉన్నాయి నా చిన్నతనంలో నేను నాణెములను సేకరించి మా యొక్క ఉపాధ్యాయులను అందర్నీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు నాకున్నటువంటి నాణెము సేకరణం చూసి వాళ్ళు ఎంతగానో ఆనందపడుతూ ఉండేవారు నాణెముల సేకరణ అనేది చాలా విలువైనది వచ్చే తరానికి అవి ఎంతో ఉదాహరణగా కూడా ఉంటాయి కాబట్టి నాణెముల సేకరణ అనేది నాకు అత్యంత ఆసక్తికరమైనటువంటి అలవాటు